సాంకేతిక వల్ల కొన్ని హానికర దృశ్య భావాలను నేను గమనించాను సాంకేతికత వల్ల నేను గమనించిన కొన్ని హానికరమైన దృశ్యభావాల వ్యక్తుల మధ్య వ్యక్తిగత సంబంధాలు తగ్గిపోవడం నిద్రలేమి మరియు మానసిక ఆరోగ్య సమస్యలను పెంచడం జరిగింది అధిక సాంకేతిక వాడకం వల్ల కంటి సమస్యలు శారీరక స శ్రమ లేకపోవడం మరియు ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి ఎలా అంటే నేను చాలా గమనించాను సైబర్ నేరాలు వ్యక్తిగత సమాచారం తస్కరించబడటం మరియు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం సాంకేతిక వల్ల కలిగే ముఖ్యమైన సైబర్ ఇవన్నీ ముఖ్యమైనవి నేను దృశ్యభావాలు సైబర్ నేరాలు ఇవన్నీ చాలా జరిగాయి నేను ఇవన్నీ నేను చాలా గమనించాను వీటివల్ల చాలా అ అంటే చాలా జరగడం ఉన్నది ఇవన్నీ సైబర్ నేరాల వల్ల ఎన్నో ఎంతోమంది నష్టపోవడం జరిగింది డబ్బులు పోవడం కానీ చాలా బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు పోవడం ఇలా చాలామంది అంటే చాలామంది నష్టపోయారు సాంకేతికత వల్ల చాలా వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా చాలా అంటే చాలా తగ్గిపోయాయి ఎవరి ఫోన్లు వాళ్ళే చూసుకుంటూ ఉండడం వల్ల మనుషుల మధ్యలో మాటలు కూడా చాలా తగ్గిపోయి ఒకరి ఒక్కొక్కరికి అసలు ఏమైతుందో తెలియకపోవడం జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా చాలా అంటే చాలా సమస్యలు వచ్చాయి కళ నిద్రలే అట్లా ఊరికే సాంకేతిక వల్ల నిద్ర లేకపోవడం వల్ల ఒకే యొ చాలా కంటి సమస్యలు కానీ తలకాయ నొప్పి సమస్యలు కానీ చాలా జరిగి వచ్చాయి సైబర్ నేరాలు కూడా చాలా జరిగింది మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా చాలా వేరే వాళ్ళకి తస్కరించడం జరిగింది మన వ్యక్తిగత విషయాలు చాలామంది తెలుసుకొని చాలామంది బెదిరించడం జరిగింది ఇలా జరగడం వల్ల చాలా ఇబ్బందికరమైన హానికర దృశ్యబాలు జరిగాయి ఇవన్నీ సాంకేతికత వల్ల కొన్ని హానికర దృశ్యభాగాలు జరగడం నేను చాలా గమనించాను సైబర్ నేరాలు వ్యక్తిగత విషయాలు ఆరోగ్యపరమైన విషయాలు నిద్ర లేకపోవడం ఇలా చాలా అంటే చాలా నేను గమనించాను